హాయ్ మేడం నాకు ఐటి ఫీల్డ్లో జాబ్ కావాలి ఏమి చేయాలో చెప్పండి బీసీఏ పూర్తి అయ్యింది పైథాన్ పైథాన్ జావా కొంచెం తెలుసు మేడం ఎక్కడ మంచి జాబ్ ఛాన్సెస్ ఉంటాయి నేర్చుకోవడానికి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు థ్యాంక్స్ మేడం చాలా ఉపయోగపడింది థ్యాంక్ యూ మేడం బాయ్